హలో నమస్తే అండి ఇది రిజిస్ట్రేషన్ కార్యాలయమేనా అండి అయితే దురదృష్టవ శాతం మా అమ్మమ్మ చనిపోయిందండి మరణ ధ్రృవీకరణ పత్రం కోసము ఫోన్ చేస్తున్నాను అండి అవునండి ఆమె మిర్యాల గూడలో చనిపోయింది ఎప్పుడంటే మార్చి నాలుగో తారీఖు రోజు అండి అవునండి అయితే సర్టిఫికేట్ ఎప్పటి వరకు వస్తుంది ఓకే థ్యాంక్ యూ అండి సరే